నేనైతే స్వచ్ఛమైన మంచినీళ్ళు దేని దేనికి వాడుకుంటానంటే వంట చెయ్యడానికి బాగుంటుంది వంట జ్యూసులికి ఇంకా చిన్నపిల్లలకి స్వచ్ఛమైన నీరైనా కూడా కాచి త్రాగిస్తే మంచిదంటారు కదా చిన్న పిల్లలకు కూడా అదే వాడతాను ఇంకా వంటలు ఇంకా ఇంకేదైనా మంచిగా చల్లగా ఉండడానికి కూడా ఫ్రిజ్లో పెట్టుకుని స్వచ్ఛమైన నీళ్ళు తాగుతాను ఇదంతా చేస్తాను నేను స్వచ్ఛమైన నీరు ఇన్ని విధాలుగా వాడుకుంటాను